బాహ్యజీవితం ఉందా అనేది మానవత్వం ఎప్పటి నించో ఆలోచిస్తున్న ప్రశ్న కోట్లాది గ్రహాలు మరియు నక్షత్రాలు ఉన్న బహృతపరమైన విశ్వంలో మన గ్రహం ఒక్కటే జీవనానికి ఆనవా ఆవాసంగా ఉందని నమ్మడం కష్టం బాహ్యజీవం ఉందని సూచించే అనేక ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకు మన సౌర వ్యవస్థలోని మార్స్ మరియు యురేనస్లలో జీవానికి అవసరమైన పదార్థాలు కనుగొనబడ్డాయి అంతరిక్షంలో జీవాన్నీ కనుగొనడానికి అనేక అన్వేషణ జరుగుతున్నాయి అయితే మన బాహ్య జీవం ఉందని నిరూపించడం ఇంకా సాధ్యం కాలేదు జీవం ఏ విధంగా ఉద్భవించింది మరియు అది మరొక గ్రహంపై ఎలా ఉనికిలో ఉండగలదు అనే దాని గురించి మనం ఇంకా చాలా తెలీదు బాహ్య జీవం గురించి ఆకర్షణమైన సిద్దాంతాలు బాహ్య జీవం గురించి అనేక ఆక ఆకర్షణమైన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి ఒక సిద్ధాంతం ఏంటంటే జీవం మన సౌర వ్యవస్థలో ఒకచోట ఉద్భవించి ఇతర గ్రహాలకు వ్యాపించింది మరొక సిద్ధాంతం ఏంటంటే జీవం విశ్వంలోని అనేక ప్రదేశాలలో స్వతంత్రంగా ఉద్భవించింది బాహ్యజీవం చాలా అభివృద్ధి చెంది ఉండవచ్చు అది మానవుల కంటే చాలా పురాతనంగా ఉండవచ్చు మరియు మనం ఎప్పటికి కనుగొనని సాంకేతికతను కలిగి ఉండవచ్చు బాహ్యజీవం గురించి మనం తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది అయితే అది ఉందనే ఆలోచన మానవత్వంపై ఒక ఆకర్షణీయమైన మరియు ఊహాత్మక ప్రభావాన్ని కలిగిఉంది నా సొంత అభిప్రాయం ఏంటంటే నేను బాహ్య జీవం ఉందని నమ్ముతున్నాను విశ్వం చాలా పెద్దది మరియు చాలా పాతది మన గ్రహం ఒక్కటే జీవానికి ఆవాసంగా ఉందని నమ్మడం కష్టం అయితే బాహ్య జీవం ఎలా ఉంటుంది మరియు అది ఎక్కడ ఉంది అనే దాని గురించి నాకిప్ నాకు ఖచ్చితంగా తెలియదు అది మనం ఎప్పటికి కనుగొనని ఒక అద్భుతమైన మరియు వింతైన ప్రపంచం కావచ్చు